ప్రస్తుత రోజుల్లో అందరూ చదువుల మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అందుకే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించుకోవట్లేదు కానీ వాళ్ళకి చదువుతోపాటు ఇది కూడా ముఖ్యమని వాళ్ళకి తెలియాలి అందరూ ఆటలతో శరీర బలం కోసం రోజూ వాళ్ళ వాళ్ళ కోసం వాగ్ తన వంతు ప్రయత్నిస్తున్నారు కానీ ఆరోగ్యం కోసం వాళ్ళకి శ్రద్ధ చూపించట్లేదు ఆరోగ్యం అనేది ఎంత అవసరమో వాళ్ళకి తెలియాలి వాటి వాటి ఉపయోగాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఆరోగ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం మంచిగా ఉంటే మన ఆరోగ్ ఆరోగ్యం కూడా మంచిగా ఉన్నట్లే చదువు మీదనే కాకుండా మనం ఆరోగ్యం మీద గూడా శ్రద్ధ చూసుకోవాలి మనం చదువుతోపాటు ఈ ఆరోగ్యాన్ని కూడా మంచిగా కాపాక్ కాపాడుకోగలిగితే మనం మంచిగా చదువుకున్నట్లే ఆరోగ్యం మంచిగా లేకపోతే మనం ఎన్ని ప్రయత్నించినా కానీ మనం ఎంత చదువుకోవాలనుకున్నా కాని చదువుకోలేము ఆరోగ్యం మంచిగా ఉంటేనే మంచిగా చదువుకోగలుగుతాం మనము అందరూ ఈ రోజుల్లో చదువు చదువు చదువు అనుకుంటూనే చదువుతున్నారు కానీ కొంతమంది కూడా నా ఆరోగ్యం మంచిగా ఉంటే మేము మంచిగా చదువుకుంటాము ఆరోగ్యం మంచిగా చూసుకుంటేనే మేము మంచిగా చదువుకుంటాము శ్రద్దగా చదువుకోగలుగుతాము అనేది లేకుండా ప్రతి ఒక్కళ్ళూ వాళ్ళ వాళ్ళ చదువులోనే మునిగిపోతున్నారు సరిగా తినను కూడా తినట్లేదు వాళ్ళు మంచిగా తింటేనే మంచిగా ఆరోగ్యమైన ఆహారాలు తింటేనే వాళ్ళు మంచిగా ఉంటారు మంచిగా చదువుకునే అంత శక్తీ వస్తుంది వాళ్ళకి శక్తీ లేకపోతే చదువుకోవటానికి కూడా వాళ్ళకి శక్తీ ఉండదు ఇప్పుడు మంచిగా తింటేనే మంచిగా చదువుకోవచ్చు వాళ్ళు రోజంతా చదువు మీదనే కాకుండా కొంచెం ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు తన వంతు ప్రయత్నిస్తే మంచిగా చదువుకోవచ్చు చదువుకునే విధంలో వాళ్ళు కొద్దిసేపైనా వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి మంచిగా తినాలి తినే విషయంలో కూడా మంచిగా కూరగాయలు కానీ పండ్లు కానీ అరటికాయలు కానీ జామకాయలు కానీ ఇలాంటివి తింటే వాళ్ళకి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యానికి మంచి ఉపయోగపడేవి తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది వాళ్ళు గణిత విజ్ఞాన శాస్త్రం వంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఆరోగ్యం విషయంపై వాళ్ళకి కొంచెమైనా అవగాహన ఉండాలి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా కన్పిస్తారు మంచిగా చదువుకునే అంత శక్తి వాళ్ళకి కలుగుతుంది మరియు వాళ్ళు ఎంత చదివినా కానీ ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పని కూడా వృధానే వాళ్ళు మంచిగా ఉంటేనే మంచి ఆరోగ్యాన్ని ఉంచుకుంటేనే మంచిగా చదువుకోగలుగుతారు అలాగే మీరు మీ ఆరోగ్యం పట్ల చర్య తీసుకోండి చదువు ఎప్పటికైనా చదువుకోవచ్చు ఆరోగ్యం మంచిగా లేకపోతే మనం చదువుకోలేం అందుకే మనం ముందుగా ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి చదువు మీద కాకుండా ఫస్ట్ ఆరోగ్య ముందుగా ఆరోగ్యం పైన మనం శ్రద్ధ తీసుకుంటే తర్వాత మనం చదువు ఎలాగోలా చదువుకోవచ్చు